తెలుగు నా మాతృభాష అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండి ఎందుకంటే నేను తెలుగు మీడియామే తెలుగు మీడియం చదవటం వల్ల ఏంటంటే నాకు అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేవి అనమాట సైన్సు మ్యాథ్స్ ఇంకా సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేవి అనమాట అయితే దానివల్ల నేను ఎక్కువ మార్కులు కూడా సంపాదించేదాన్ని అంతే కాకుండా మన తాతలు అమ్మమ్మలు అందరు కూడా మాట్లాడేది తెలుగు పదాలే కాబట్టి మనకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట అండి ఇంగ్లీష్తో పోల్చుకుంటే తెలుగు అనేది మన మాతృభాష కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు తెలుగులో బోధిస్తేనే మనకి అది ఫుల్లుగా అర్థం అవుతుంది అనమాట అండి అయితే ఇంగ్లీష్ అవసరమే అయితే నేను మాత్రం తెలుగులో మాట్లాడడానికి మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాననమాట అయితే ఏంటంటే తెలుగులో చాలా విచిత్రమైన పదాలు కూడా ఉంటాయండి ఫస్ట్ నేను తెలుగు మీడియమే అయినప్పటికీ తెలుగు చదివేటప్పుడు నాకు కొన్ని కొన్ని పదబంధాలు పదాలు కూడా అర్థాలు తెలిసేవి కావు అనమాట ఇంకా నేను అందులో ఒక అయి నేను తెలుసుకునే కొలది చదువుకునే కొలది తరగతులు పెరిగే కొలది కూడా నాకు అర్థమవుతూ వచ్చాయనమాట అండి అందులో ఏంటంటే వ్యుత్పతర్థాలు అని ఉంటాయి అనమాట అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేవి కొన్ని ఉంటాయి అనమాట దాన్ని వ్యుత్పతర్థాలు అంటారు అలాగే ఇంకోటి ఏంటంటే నానార్థాలు ఇంకొకటి ఏంటంటే పర్యాయపదాలు ప్రకృతి వికృతులు అలాగే ప్రతి పదార్థం అంటే ఒక పద్యంలో మనకేంటంటే ఇప్పుడు సాంస్క్రిట్లాగా ఉంటాయనమాట అండి సంస్కృతంలో పద్యాలు అనేవి అప్పుడు ఉండేవి అలా ఇచ్చిన తర్వాత దానికి ప్రతి పదానికి కూడా ఒక అర్థం అనేది మనకి తెలుగులో చెప్పేవారు అనమాట అదేంటంటే ఆడ ఈడ అతడు ఇతడు ఇంకా మనకి గురువులు లఘువులు ఛందస్సు ఇవన్నీ కూడా తెలుగు భాషకు ఒక అలంకరణ లాంటివి అనమాట ఉత్పలమాల చంపకమాల ఇవన్నీ కూడా పద్యాలకి ఒక అర్థం తెచ్చే విధంగా కవులకు మాత్రమే ఇవి తెలుస్తాయి అనమాట అండి ఇవి ఎక్కడ ఉపయోగించాలి అది కూడా ఒక పద్యానికి సీస పద్యం ఇంకా ఉత్పలమాల పద్యం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సున్నా ఉంటుంది అనమాట హాఫ్ సున్నా ఫుల్ సున్నా అనేసి ఉంటాయి అనమాట అండి వాటి ద్వారా కవులకి మాత్రమే అవి ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుస్తుంది అనమాట మనకి మాకైతే తెలుగు మీడియం కాబట్టి మా సార్ అన్ని డీటెయిల్డ్గా చెప్పేవారు అనమాట అండి ఇంకా పకృతి వికృతులు అయితే మనం భాష అంటే బాస అని కొంతమంది యూజ్ చేస్తారు అలాగే ప్రకృతి వికృతులు అంటారనమాట ఆ పదాలని ఇంకొకటి నానార్థాలు అంటే ఏంటంటే ఒక అర్థానికి ఒక ఐదు ఆరు అర్థాలు ఉంటాయి అనమాట అండి అగ్ని అంటే జ్వాలా భూమి అంటే ధరిత్రి ఇంకా తీగ అంటే తావి అనేసి ఉంటాయి అనమాట ఇంకా పర్యాయపదాలు అన్నా కూడా అవే అర్థాలు వస్తాయి అనమాట అండి ఇంకా సవర్ణదీర్ఘసంధి ఇంకా సంధులు సమాసాల వల్ల కూడా చాలా మనకి తెలుగుకనేది ఒక అర్థం అనేది వస్తుంది అనమాట నిజంగా తెలుగు మీడియం చదివిన వాళ్ళకు మాత్రమే ఇది అర్థం అవుతుంది అనమాట అండి ఇంగ్లీష్ మీడియంతో పోల్చుకుంటే నిజంగా ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకు ఇప్పుడు తెలుగు అస్సలు రానే రాదు ఏదో చదువుతున్నాం బట్టి పడుతున్నాం అన్నట్టుగా ఉంటది తప్ప ఈ భాషకి ఒక అందమేంటి ఆ విలువ ఏంటి అన్నది ఇప్పుడు ఎవరికి అయితే తెలియదండి